నేను రెండు సంవత్సరాల క్రిందట జాబ్ గురించి అని హైదరాబాదు వెళ్ళాను అక్కడ జాబ్ గురించి అనే వెళ్ళాను కాకపోతే ఇంటర్వ్యు చేశారు నన్ను నేను సెలెక్ట్ అయ్యాను కాకపోతే ఏమిటంటే సాలరీ తక్కువని నేను రిజెక్ట్ చేయడం అలాంటివి చేశాను నేను అవిచేస్తే ఫష్ట్లో అందరు అన్నారు మొదట్లో అంటే నువ్వెందుకు అలాగ వద్దనుకున్నావు జాబ్ని కాలుతన్నుకుంటావు ఇపుడు పోతే మళ్ళీ ఎప్పుడు రాదు సాలరీ తక్కువ అయినాసరే కొంచెం మనం జాయిన్ అయిపోతే బాగుంటుంది తర్వాత తర్వాత ఇంక్రీస్ అవుతుంది పెరుగుతూ ఉంటుంది సాలరీ నువ్వు ప్రతీది అలా రిజెక్ట్ చేస్తే చాలా కష్టమైపోతుంది జాబ్ రాడానికి అని చాలామందే నాకు చెప్పారు ఎవరో ఎందుకు ఆ కంపెనీ హెచ్చ్ఆర్ కానీ అందులో మేనేజర్ కానీ అందరు చెప్పారు నాకు జాయినైపో అని కానీ నేనే కొంచెం చాలా రూడుగా బిహెవ్ చేసి అలా చేయకూడదు అలా తక్కువ సాలరీకి ఎవరు చేస్తారని కొంచెం కోపంగా మాట్లాడి నాకు నేనే సమాధానం చెప్పుకోకుండా మానేసాను చాలా ఇదిగా తర్వాత ఆ రెండు సంవత్సరాలు తర్వాత రెండు సంవత్సరాలు తర్వాత నుంచి కూడా చాలా ప్రయత్నించాను ఉద్యోగం కోసం రావాలి ఎలాగైనా సరే జాయిన్ అయిపోవాలి ఏదోకటి జాయిన్ అయిపోవాలి అని అనుకున్నాను అంటే నేను ఎక్కడనుంచి ఎక్కడికి వచ్చానంటే ఫష్టు మొదట్లో నాకు వస్తునపుడేమో నాకు వద్దు అని కాలుతన్నుకున్నాను తర్వాత ఏదొకటి వచ్చిన చాలు తక్కువ సాలరీ అయినా చాలు అని నేను ఇంకా దానిని రియలైజ్ అయ్యాను కాకపోతే ఇప్పటికి నాకు జాబ్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే ఫష్ట్లో అలా చేశాను కాబట్టే నాకు ఇపుడు దేవుడు అనేది ఏదో ఒకటి నాకు చూపించారు కదా అది అయితే నేను చాలబాగా తెలుసుకున్నాను ఇంకమీదట అలా ఎవరు చేయకూడదు నేను కూడా ఇకమిదటనుంచి అలా చేయను కని మళ్ళి నాకు ఇపుడు ఒక ఆఫరు వచ్చింది అది నేనేమి మిస్యూజ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు కాని ఇపుడు కూడా నేను హ్యాపీగానే ఉన్నాను కాపోతే నాకు దాని విలువ నాకు ఇపుడు తెలిసింది అదే అంటారు ముందు తెలీదు విలువ ఎపుడు ఒక దేని గురించి అయిన తర్వాత తెలుస్తాది కోల్పోయిన తర్వాత అది నేను కోల్పోయాను నాకు మళ్ళి వేతుకుందామంటే రాలేదు అలాంటిది నాకిపుడు విలువ తెలిసింది కాబట్టి నేనిపుడు చాలా బాగున్నాను నేనిపుడు మళ్ళి జాబ్ చేసుకుంటున్నాను